భారతీయ రవాణా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైనది ఇది రైలు రోడ్డు జలం మరియు వాయు రవాణాకు కలిగి ఉంటుంది రైలు రవాణా భారత దేశంలో ప్రధాన రవాణా మార్గం భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఇది దేశవ్యాప్తంగా అరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రైలు మార్గాలను కలిగి ఉంది రైలు రవాణా ప్రజలను మరియు వస్తువులను దేశవ్యాప్తంగా రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రోడ్డు రవాణా భారత దేశంలో రెండవ అతిపెద్ద రవాణా మార్గం భారత దేశంలో ఆరు పాయింట్ మూడు మిలియన్ కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి అయితే వాటిలో చాలా వరకు నాణ్యతతో తక్కువ ఉన్నాయి రోడ్డు రవాణా నగరాలు మరియు పట్టణాల మధ్య ప్రయాణానికి ప్రధాన మార్గం జల రవాణా భారతదేశంలో ముఖ్యమైన రవాణా మార్గం ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భారతదేశంలో రెండు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్ల నదీ మార్గాలు మరియు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర ప్రాంత మార్గాలు ఉన్నాయి జల రవాణా మరియు వస్తువులను దేశవ్యాప్తంగా రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అనాలి తర్వాత వాయు రవాణా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రవాణా మార్గం భారతదేశంలో నూట నలభై ఐదు విమానాశ్రయాలు ఉన్నాయి వాటిలో ఇరవై ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి వాయు రవాణా దూర ప్రయాణాలకు ప్రధాన మార్గం భారతీయ రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటంటే ఒకటి రద్దీ భారతదేశంలోనే రవాణా వ్యవస్థ చాలా రద్దీగా ఉంది రైళ్ళు బస్సులు మరియు రహదారులు ప్రయాణకులతో నిండి ఉన్నాయి రెండవది వచ్చేసి నాణ్యత భారతదేశంలోని రవాణా వ్యవస్థ నాణ్యతలో తక్కువగా ఉంది రైలు మార్గాలు రహదారులు మరియు విమానాశ్రయాలు చాలా వరకు పాతవి మరియు శిథిలమైనవిగా ఉన్నాయి నాలుగు ది వచ్చేసరికి సాంకేతికత భారతదేశంలోని రవాణా వ్యవస్థ సాంకేతికతలో తక్కువ ఉందనే అనాలి రైళ్లు బస్సులు మరియు విమానాలు చాలా వరకు పాతవి మరియు అప్రగతి పరి పరితమైనవే ఉన్నాయి భారతీయ రవాణా వ్యవస్థకు అవకాశాలు ఆర్థిక వృద్ధి ఒకటే ఉంది భారతదేశ ఆర్థిక వృద్ధి రవాణా వ్యవస్థను విస్తరించడానికి మరియు మెరుగుపరచడానికి అవకాశాలను చూపెడుతుంది దీని ద్వారా ఈ రవాణా ద్వారా మన ప్రభుత్వానికి చాలా ధనము ఆదాయము ట్యాక్స్ల రూపంలో అందజేయబడుతుంది చాలా వరకు వేరే దేశాలకి మన ఎగుమతి దిగుబతులకి ఉపయోగపడుతుంది